అదే నాకు కొన్ని సరుకులు కట్టాలండి చెప్పమంటారండి చెప్తానండి రాసుకోండి మనకి పసుపు కావాలండి పసుపు కొమ్ములుంటాయండి మన దగ్గర మూడు వందల గ్రాములు కావాలండి ఇంకా చెప్తున్నానండి కందిపప్పు కేజీ అండి మినప్పప్పు కేజీ అండి సెనగపప్పు రెండు వందల యాభై గ్రాములండి పెసరపప్పు కేజీ అండి జీలకర్ర ఆవాలు రెండు వందల గ్రాములండి పల్లీలు రెండు వందల యాభై గ్రాములండి పల్లీలండి పల్లీలు పుట్నాల పప్పు వంద గ్రాములండి పుట్నాల పప్పండి పుట్నాల పప్పు మెంతులు యాభై గ్రాములండి మెంతులు నువ్వులు శనగపిండి ఇవి కూడా మెంతులాగా రెండొందల యాభై గ్రాములు కట్టండి ఇంకా మన దగ్గర అటుకులు ఉన్నాయండి అటుకుల ప్యాకెట్లు

అంటే ప్యాకెట్టు ఎంతండి కేజీ ఉంటుందారెండు కేజీలుంటుందా మనకి కేజీ లెక్క రెండు ప్యాకెట్లు కావాలండి అంత రేట్ అండి మొన్నే కదండి డెబ్బై ఐదు రూపాయలేమో తీసుకున్నారంతే సర్లేండి అయితే ఆయిల్ ప్యాకెట్లు మూడు వెయ్యండి మన దగ్గర ఎమున్నాయండి ఆయిల్ ప్యాకెట్లు సరే అండి వద్దులేండి మనకి సన్ ఫ్లవరు ప్యాకెట్లు నాలుగియ్యండి పామాయిలు వద్దులేండి ఇంక ఇంగువ పొడి ఉందండి చిన్న డబ్బాలో ఇంగువ అంటే ఎంత వస్తుందండి అందులో వంద గ్రాముల అంటే యాభై గ్రాములది ఒక డబ్బా ఇయ్యండి కారం ప్యాకెట్టు మన దగ్గర ఉప్పు ఉందా అండి అంటే ఉప్పు మనకి కళ్ళుప్పు కావాలండి కళ్ళుప్పు ప్యాకెట్టు ఒకటెయ్యండి కేజీ అండి కేజీ అండి చింతపండు అర కేజీ అండి

ఇంకేం అవసరం లేదండి ఇవి మట్టుకు కట్టేయండి సరే అండి అవి పేస్టూ పేస్ట్ ఒకటి ఏదైనా ఒకటేయండి బ్రష్లు ఒక నాలుగేయండి డాబర్ రెడ్ వేయండి డాబర్ రెడ్ వేయండి సర్లెండయితే సరేండయితే వెయ్యండది ఇంకా విమ్ బార్లు మూడు హార్పిక్ ఒకటి ఆల్ అవుట్ రీఫుల్స్ రెండు ఓడానిల్ ఒకటండి హిట్టు ఒకటండి ఇంకా కాఫీ కాఫీ ప్యాకెట్ ఒకటండి బ్రూ ప్యాకెట్ ఒకటండి వేసేయ్యండి అదొకటి సరే అయితే ఉంటాను మీ దగ్గర తీసుకున్నానండి అదే

అంటే మా అబ్బాయిని పంపిస్తాను లేండి మీరు కట్టేసి ఉంచితే మీ దగ్గరికి సరే అండి ఉంటాను